నేను ఏంటంటే పెయింటింగ్లో వచ్చేసరికి కొన్ని హౌస్ పిక్చర్స్ అలాగే బర్డ్స్ అలా నేను కొన్ని క్రియేట్ చేసుకొని నా ఇమేజినేషన్ చేసుకొని నేను ఆ పెయింట్ వెయ్యి వేస్తూ ఉంటాను అలా వేయడం నాకు కొన్ని ఇప్పుడు హౌస్ ఉందంటే ఒక ఆ హౌస్లో ఒక మమ్మీ డాడీ తమ్ముడు అలాగే ఉన్నారు అలాగే బర్డ్స్ ఎగురుతూ ఉంటాయి అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ చుట్టూ పొలాలు అలా ఉండి చాలా పీస్ఫుల్గా ఉంటుద్ది అలాగే ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కరు జనాలు ఎవరు లేకుండా ప్రశాంతంగా సౌండ్స్ ఏం రాకుండా పొల్యూషన్ ఏమి లేకుండా నీట్గా ఉన్న ప్లేస్ అది ఆకాశం చాలా బ్లూ కలర్లో ఉండి అక్కడ పక్షులు ఎగురుతు ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలా చూడడం నేను ఫస్ట్ వేసిన బొమ్మ అదే అలాగే ఏంటంటే నేను అది నేను నా క్రియేటివిటీతో నేను వేశాను సో దాని గురిం అక్కడ ఉన్న అక్కడ కొంచం దూరం కొంచం దూరంలో వాటర్ ఫాల్స్ కొండలు వేసి కొండల మీద నుంచి వాటర్ పడుతున్నట్టు వాటర్ ఫాల్స్ పడుతున్నట్టు వేశాను అక్కడ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో అదంతా వాటర్ ఫాల్స్ చూస్తున్నప్పుడు కానీ చాలా అట్రాక్టివ్గా అనిపించడం ప్రతి ఒక్కటి నేను అలా వేసుకున్నాను అది నా క్రియేటివిటీతో తగ్గట్టు నా ఒపీనియన్కి తగ్గట్టు నేను వేసుకున్నాను నేను అలా వే అలా వేసిన బొమ్మ ఫస్ట్ ఫస్ట్ అదే